మా చిన్నతనంలో మరి కోడి పందాలంటే మా ప్రాంతంలో చాలా అంగరంగ వైభవంగా జరిగేవి ఎందుకంటే సంక్రాంతి ఆ టైములో సంక్రాంతి సెలవులకి మరి అలాగే సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళందరూ కూడా మరి అత్త మామ గారి ఇంటికి చేరుకునేవారు ఆ సమయంలో ఆ పండుగ రోజుల్లో మంచిగా కోడి పందాలు ఎక్కువగా జరుగుతా ఉండేవి మా ప్రాంతంలోన మేమైతే చాలా సంతోషించేవారము ఎందుకంటే చూడటానికి చాలా చక్కగా ఉండేవన్నమాట ఆ రోజుల్లో పల్లెటూరి వాతావరణంలో చక్కగా మరి అలాగే ఎద్దులబండి పందాలు కూడా చాలా బాగా జరిగేవి పండుగను పురస్కరించుకుని అనేకమంది ఊరి నుంచి బంధువుల ఇళ్ళకు రావడమూ చక్కగా ఎద్దుల బండి పోటీలు మరి అలాగే గొర్రెలు కోడిపందాలు చాలా బాగా జరిగేవి చాలా విశిష్టత కలిగిన పండుగల్లో కూడా ఇవన్నీ బాగా ఉపయోగించేవారు కోడి పందాలంటే మరి మాకెంతో ఇష్టం ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ పద్ధతి నడుస్తుంది